సున్నా ఒకటి సున్నాతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఆరు పద్నాలుగు సున్నా ఎనిమిది రెండు వేల రెండు ఇరవై ఐదు సున్నా నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఇరవై నాలుగు సున్నా ఆరు రెండు వేలు ముప్పై సున్నా మూడు పంతొమ్మిది వందల డెబ్భై మూడు